బయట నీటిలో ఈత కొట్టేటప్పుడు సురక్షితంగా ఉండటానికి కొన్ని మార్గాలు ఏమిటి మనం బయట నీటిలో ఈత కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈఈ ఏదైనా ఫస్ట్ మనకి ఈత రాకపోతే దేని సాయంతోననే ఆరువేళ ఇతర సహ్ ఇతరుల సహాయం తీసుకోలాలి ఎవ్వరూ లేనప్పుడు మనం ఈతక్కు వెళ్ళవద్దు ఎందుకంటే చాలా మంది ఈతకు వెళ్ళనప్పుడు చనిపోయేవాళ్ళు ఉన్నారు ఇప్పుడూ బా ఊరిలల్లో కొత్త బావిలు తీస్తున్నారు కాబట్టి కొత్త బావిల్లో మట్టీ చాలా మెత్తగా ఉంటుంది మనకి ఈత రాకపోతే మనం మునిగినప్పుడు మన కాలు వ ఏదో ఒకటి అందులో ఇరుక్కున్నప్పుడు రావడానికి అది బయటికి రావడానికి చాలా కష్టం ఎందుకంటే కొత్త బావిలో మట్టి అనేది చాలా మెత్తగా ఉంటుంది పెద్ద నీటి ప్రదేశాల్లో ఉండే జారే రాళ్ళు అలా అలాగే బలమైనా ప్రవాహం మొదలైనట్టు కొన్ని అడ్డంకులు ఏమిటి మనం ఈ ఈత్ ఈతకు వెళ్ళినప్పుడు అందులో ఒకవేళ పెద్ద పెద్ద రాళ్ళు ఉంటే అవి మన తల తలకు తగిలి చాలా ప్రమాదంగా ఉంటుంది అలాగే మురికి నీరు ఉంటే మనకు ఈత రానప్పుడు నోటిలోకి వెళ్ళితే అవి మన మూ శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఎవరి సహాయంతో లేదా బెలున్ వేసుకోని దూకాలి ఊరిలో అయితే వేరే వాళ్ళ సహాయం ఉన్నప్పుడు వెళ్ళాలి ఎవ్వరు లేనప్పుడు ఈతకు వెళ్ళవదు మనం ఫస్ట్ చిన్న చిన్న వాటిలో స్విమ్మింగ్ నేర్చుకొని పెద్ద పెద్ద దాంట్లో చేయాలి ఫస్టే పెద్ద దానికి పోవద్దు చాలా అడ్డంకులు వస్తాయి చాలా మంది చనిపోయే అవకాశాలు ఉన్నాయి